నా కొడుకుని నేను సివిల్స్ ప్రిపేర్ చెయ్యాలనుకుంటున్నాను ఎందుకంటే నేను చదువుకుందాం అనుకున్నాను కానీ నా కుటుంబ సమస్యల వల్ల చదువుకోలేకపోయాను అందుకే నేను మా అబ్బాయిని సివిల్స్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను లేదా గ్రూప్స్ అయినా రాయించాలి అనుకుంటున్నాను వాడు కూడా చాలా ఎక్కువ ఇంట్రెస్ట్తో ఉన్నాడు సివిల్స్ అవి చదవడానికి ఇప్పుడు ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాడు నెక్స్ట్ సివిల్స్ ప్రిపేర్ అవడానికి ఇంట్రెస్ట్గా ఉన్నాడు తనకి సివిల్స్ అంటే చాలా ఇష్టం సర్వీస్ చేయాలనుకుంటున్నాడు అందుకే సివిల్స్ చేసి అందరికీ ఎక్కువగా పేద ప్రజలకు సర్వీస్ చెయ్యాలని చాలా ఆశపడుతున్నాడు అందుకే వాడితో సివిల్స్ చేయించాలని నేను కూడా ఎక్కువగా ఆశపడుతున్నాను